హలో నమస్తే అండి బాగున్నారా రెస్టారెంట్ ఆల్ఫా రెస్టారెంట్ ఏనా అండి అదేనండి ఓనర్ గారు ఉన్నారా ఒకసారి ఇవ్వండి హలో అంకుల్ బాగున్నారా అంకుల్ మరీ నేను కొన్ని ఐటమ్స్ నాకు ఇష్టం అయినవి ఆర్డర్ పెడదామని కాల్ చేశాను అంకుల్ చికెన్ బిర్యాని ఒకటి నాన్ బటర్ నాన్ ఒక టెన్ ఇంకా బటర్ పన్నీరు బటర్ మసాలా కర్రీ రెండు ఇవ్వండి అలాగే ఇంకా చికెన్ లాలీపాప్ సూప్ పంపించండి మీకు తెలుసు కదా మాకు ఇష్టమైన మేము ఎప్పుడూ ఇదే ఆర్డర్ చేస్తుంటాము కదా అయితే దీనికి ఇంకా నాకు ఇష్టమైన వాటిలో గోంగూర మటన్ ఒకటి గోంగూర కర్రీ ఒకటి కూడా పంపించండి అంకుల్ అదే మీకు మీకు అయితే ఐడియా ఉంటుంది మాకు ఏమేమి ఇష్టమో మీకు తెలుసని చెప్పేసి నేను మీకు ఇమ్మని చెప్పాను అయితే అవి కూడా తిరిగి ఆర్డర్ చేయాలని మీకు ఇమ్మని చెప్పాను అంకుల్ అయితే కొంచెము ఆ వంటకాలు అన్నీ కొంచెం పంపిస్తారా